నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇంట్లోవే తినేదాన్ని అమ్మ చేసినవే ఇంట్లో ష్ట పడేదాన్ని ఇంట్లో ఆహారమే ఎక్కువగా తిని వాటిని ఇష్టపడదని ఇప్పుడు ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళడం స్టార్ట్ చేశానో అప్పట్నుంచి నాకు ఆ బయటవి కూడా తినడం అలవాటు చేసుకున్నాను బయటకు కూడా బయటవి ఫుడ్ కూడా అలా ఇష్టపడుతున్నాను అలానే బయట మా కాలేజ్ బయట పరాధి పానీ పూరి షాప్ అని ఉంటుంది ఎక్కడ ఎన్నిసార్లు పానీపూరి తిన్నా సరే నాకు ఆ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు ప్రదీప్ పానీపూరిలో పానీపూరి మాత్రం చాలా టేస్టీ ఉంటుంది నాకు అక్కడ పానీపూరీ తినడం అంటే నాకు ఇష్టం యాక్చువల్గా నాకు పానీ పూరి అంటే చాలా ఇష్టం అవును నేను ఎక్కువగా ప్రదీప్ పానిపురి షాప్లో పానీపూరి ఎక్కువగా ఇష్టపడతాను ఇంకా నాకు బిర్యానీస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం బిర్యానీస్ ఎక్కువగా నేను తిరుపతిలో చిల్లీస్ రెస్టారెంట్లో ఎక్కువగా బిర్యానీస్ తింటాను చిల్లీస్ రెస్టారెంట్లో బిర్యానీస్ అనేవి నాకు చాలా నచ్చుతాయి అంటే చాలా స్పైసీగా చేస్తారు అందులో మోస్ట్లీ ఎక్కువగా నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం బిర్యానీలో ఆ స్పైసీనెస్ నేను ఎక్కువగా నాకు నచ్చని నేను ఎక్కువగా చిల్లీస్ రెస్టారెంట్కే వెళ్తాను ఇంకా చిల్లీస్ రెస్టారెంట్లో బిర్యానీసే కాకుండా చిల్లి చికెన్ కూడా అక్కడ మంచి ఫేమస్ చిల్లీ రెస్టారెంట్ ఎవరైనా ఇష్టపడతారు అక్కడ వాతావరణానికి చిల్లి చికెన్ తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అందరూ ఇష్టపడతారు కూడా చిల్లి చికెన్ అనేది అక్కడ స్టార్టర్స్లో చిల్లి చికెన్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇంకా నాకు ఇంకా బాగా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే కాకినాడ మీసాల రాజు హోటల్లో నాకు దొన్నె బిర్యాని అంటే చాలా ఇష్టం అండి దొన్నె బిర్యాని అక్కడ చాలా స్పైసీగా చాలా బాగా చేస్తారు మీసాల రాజు హోటల్ కూడా కాకినాడ మొత్తానికి ఫేమస్ అండి అది ఆ దొన్నె బిర్యాని నాకు చాలా ఎక్కువగా ఇష్టపడతాను ఇంకా నా సొంతూరు అనకాపల్లిలో మనకి చెరుకు రసం అండ్ బాదం మిల్క్ అనేది రెండు చాలా ఫేమస్ అండి నేను ఎప్పుడు హాస్టల్ నుండి ఇంటికి వచ్చినా ఆ రెండు కచ్చితంగా అ రెండు టేస్ట్ చేస్తాను నాకు చెరుకు రసం అంటే బాగా ఇష్టం ఎప్పుడు ఇంటికి వచ్చిన అవి టేస్ట్ చేసే వెళ్తాను ఇంక చెరుకు రసం అనకాపల్లికి మంచి ఫేమస్ ఎవ్వరొచ్చినా సరే చెరుకు రసం తాగకుండా అయితే అస్సలు వెళ్ళరు అందరూ ఇష్టపడతారు అవి ఇంకా నాకు ఎక్కువగా చీజ్తో చేసే ఐటమ్స్ అంటే నాకు ఎక్కువగా ఇష్టపడతాను చీజ్తో ఏవైతే ఐటమ్స్ అనేవి చేస్తారో లైక్ చీజ్ మ్యాగీ ఎక్కువ ఇష్టపడతాను మోమోస్ చీజ్ బర్గర్ అవన్నీ నాకు ఆర్కే గ్రాండ్ హోటల్ తిరుపతి ఆర్కే గ్రాండ్ హోటల్లో తినడమంటే నాకు చాలా ఇష్టమండి అక్కడ చీజ్ మ్యాగీ అనేది చాలా బాగా చేస్తారు అందరూ ఇష్టపడతారు కూడా అలానే నాకు కూడా అక్కడ చీజ్ మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మెమోస్ మెమోస్ గురించి చెప్పనవసరం లేదు అందరూ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు మోమోస్ ఎవరికి ఈ రోజుల్లో మోమోస్ తెలీదు అంటే మనం నమ్మలేము అందరూ ఇప్పుడు మోమోస్ ఇష్టపడుతున్నారు సో నాకు అక్కడ ఆర్కే గ్రాండ్ హోటల్లో మోమోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి సో మొమోస్ కూడా చీజ్ మోమోస్ ఎక్కువగా తింటూ ఉంటాను ఇంకా మా ఊర్లో బేక్ ఇన్ బేక్ ఇన్లో నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం అక్కడ అన్ని రకాల పేస్ట్రీస్ అన్ని మోడల్స్ తయారు చేస్తారు సో నాకు అన్ని మోడల్ పేస్ట్రీస్ అవి తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాను నాకు అలా పేస్ట్రీస్ అవన్నీ నాకు బేక్ ఇన్లో నేను నాకు చాలా ఇష్టం నేను బేక్ ఇన్లో తింటూ ఉంటాను అలా నేను ఎప్పుడైతే ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళానో అక్కడ అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అనేది నేను ఇష్టపడ్డాను ఇంతకుముందు అయితే ఎప్పుడూ హోమ్ ఫుడ్డే ఎప్పుడు అమ్మ చేసినవే ఎక్కువ ఇష్టపడదని ఇప్పుడు ఎప్పుడైతే హాస్టస్లో ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళానో అక్కడ హాస్టల్ ఫుడ్డు మనకి అంతా మంచిగా ఏమీ అనిపించదు కాబట్టి మనం ఎక్కువగా బయట తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాము అలా నాకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఇష్టం అనమాట సో ప్రదీప్ పానీపూరీ మాత్రం నాకు ఎన్ని పానీ పూరిస్ తిన్న ప్రదీప్ పానిపూరి నాకు చాలా ఇష్టం నాకు అలా ఇంక హైదరాబాద్ బిర్యానీ చిల్లీస్ రెస్టారెంట్లో తినడం ఇష్టం ఇంకా దొన్నె బిర్యాని వచ్చేసి కాకినాడ మీసాల రాజు హోటల్లో తినడం ఇష్టం ఇంకా మా ఊర్లో చెరుకు రసం ఫేమస్ కాబట్టి ఇంకా అది కూడా నేను ఎక్కువగా ఇష్టపడతాను ఇంకా బేక్ ఇన్లో పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం ఇవన్నీ నేను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాను